పదివేల ఐదు వందల నలభై మూడు రెండు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు తొమ్మిది లక్షల నలభై ఐదు వేల మూడు వందల అరవై రెండు ఏడు వేల ఎనిమిది వందల పన్నెండు ఎనభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు